మేము తోటపని ఇంటి దగ్గరనే చేస్తాం ఎందుకంటే మాకు ఇంటి దగ్గర చాలా ఎక్కువగా ప్లేస్ ఉంది అందుకనే మేము ఇంటిదెగ్గనే చేసుకుంటాం మా తోటలో చాలా రకాలపూలు మరియు పండ్లు మేముపెంచుతున్నాం ఒక్క చామంతి మేము నాలుగైదు రకాల పూలను మేము కోస్తున్నాం సాగు చేస్తున్నాం మా ఇంటిదగ్గర బత్తాయి చెట్టు నిమ్మ చెట్టు అరటి చెట్టు జామ చెట్టు బొప్పడి చెట్టు ఇలా రకరకాల పండ్ల చెట్లు ఉన్నాయి మాకు ఇంటి దగ్గర చాలా ఎక్కువగా భూమి ఉండడంతో మేము ఇంటి దగ్గరనే రకరకాల పండ్లను పండిస్తాం వాటిని కోసి మేము సాగు చేస్తున్నాం పండ్లు ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరమైనవి ఇంటి దగ్గరే మేము ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా మేము పండ్లని పండిస్తం పూలను రకరకాల పూలు గులాబీ చాలామంది మల్లి చుక్క మల్లి చెట్లు ఇంకా ఎర్ర గులాబి పచ్చ గులాబి ఇలా ఎన్నో రకాలైన గులాబీ పూలను మా ఇంటి దగ్గరనే మేము పెంచుకుంటున్నాం మరియు ఆరోగ్యకరమైన తులసి చెట్టు తులసి చెట్టు ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే రణపాలచెట్టు రణపాల చెట్టనేవి కిడ్నీలో స్టోన్స్ని కరిగిస్త కరిగిస్తుంది అందుకే మేము ఆ చెట్టును కూడా ఇంటి దగ్గర్నే సాగు చేస్తున్నాం ఇలా రకరకాలైన చెట్లని మేం ఇంటి దగ్గరనే పెంచుకుంటున్నాం చెట్లు పెంచడంలో మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి చెట్లు ఆరోగ్యానికి దాంట్లో నుంచి వచ్చే సువాసన మనకెంతో ఆనందాన్ని అందిస్తాయి ఇంటి దగ్గర పండ్ల చెట్లను పెంచడం ద్వారా మనం ఎలాంటి మందులు వేయడం వేయకపోవడంతో మన ఆర్గానిక్గానే పండిస్తాం కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది పండ్లు తినడం వల్ల పండ్లు తిన తినడం వల్ల మనకు ఎలాంటి జబ్బులు అనేవి రావు పూలను కోసి మేము గుడికి పంపుతాం దాంతో మాకు మనసు చాలా తృప్తిగా అందిస్తుంది రకరకాల పూలను చూడడం వల్ల మనలో ఉన్న స్ట్రెస్ అనేది తగ్గిపోయి మనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి పూలు మన ప్రకృతికే కాదు మన మనసుకు కూడా చాలా ప్రియంగా ఉంటాయి అలాగే మన మెడిసినల్ ప్లాంట్స్ పెంచడం ద్వారా మనకి చిన్న చిన్న వ్యాధులకు మరియు జబ్బులకు మనం ఇంటి దగ్గరనే ట్రీట్మెంట్ చేసుకోగలం మేము ఇంటి ద మా పెరటి చాలా పెద్దగా ఉంటుంది అలాగే వివిధ రకాల మైన కూరగాయలను పండిస్తాం బెండకాయ దొండకాయ కాకర కాయ చిక్కుడు కాయ వంకాయ ఇంకా చాలా రకాలైన కూరగాయలు పండించడం ద్వారా మనం మనీ సేవ్ చేసుకుంటాం అలాగే ఆరోగ్యం కూడా ఉంటుంది మనకి మనీ కూడా చాలా సేవ్ అవుతుంది ఇట్లా వివిధ రకాలైన కూరగాయలు పండించడం వల్ల మనం ఎవరి దగ్గర కొనాల్సిన అవసరం ఉండదు దాని ద్వారా మనం ఎంతో పైసలను కూడా సంపాదించుకోవచ్చు మా పెరటిలో చాలా అనపకాయలు చాలా పొడవుగా కాస్తాయి దాంతో మేము పక్కింటి వాళ్ళుకి కూడా ఇస్తాం చెట్లు చాలా ప్రియంగా ఉంటాయి చెట్లను పెంచడం ద్వారా మనం ప్రకృతికి చాలా దగ్గరగా ఉండటం వల్ల మన ఆరోగ్యం కూడా క్షీణించకుండా ఉంటుంది చెట్ల నుంచి వచ్చే పరిమళం మనకీ చాలా ఆనందాన్ని కలిగిస్తాయి చెట్ల మధ్యలో ఉంటే మనం ఏదో అడవిలో ఉన్నట్టుగా ఆనందాన్ని ప్రకృతి మన మనసుకు హత్తుకొని ఎంతో ప్రియంగా ఆహ్లాదకరంగా ఆనందాన్ని అందిస్తుంది చెట్లు మనిషికి ప్రకృతికి కాకుండా కళ్లకు కూడా చాలా ప్రియంగా అనిపిస్తాయి చెట్లను చూడటం ద్వారా నాకు ఎంతో సంతృప్తి కలుగుతుంది చెట్ల నుండి వచ్చే పరిమళం మనమ మనకి చాలా మంచి మా చెట్ల మా చెట్ల పూల దగ్గరికి తేనీగలు రావడం ద్వారా మాకు చాలా ఆనందంగా కలిగిస్తుంది ఆ తేనీగలు ఆ చెట్లలో ఉన్న పరిమళాన్ని దోచేస్తుంటే మనసుకెంతో ఆనందం కలుగుతుంది మేము వివిధ రకాలైన పూలను మేము అది మా ఇంట్లో అన్నీ సీజన్కి దగ్గర పూలు పండ్లు మరియు కూరగాయలు ఉండటం చాలా విశేషం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తాయి ఎందుకంటే మా ఇంటి ముందల నేను పండించే పూలు మరియు పండ్లు చెట్లను చూస్తుంటే ఏదో నేచర్లో ఉన్నట్టు ఏదో అడవిలో ఉన్నంత ఫీలింగ్ కలుగుతుంది కనుక చెట్లను పెంచడం చాలా మంచిది చాలా మంచి హాబిట్ అందరూ చెట్లను పెంచాలి వీలైనంత వరకు మేము ఆకుకూరలు కూడా మేము ఇంటి దగ్గరనే పండిస్తాం మేము తొట్లలో కాకుండా డైరెక్ట్ నేల పైనే మేము సాగు చేసుకుంటాం అలా సాగు చేయడం ద్వారా మాకెంతో ప్రియంగా అనిపిస్తుంది